నేను సనాతన ధర్మంలో ఉండే అంటే హిందూ మత గ్రంథాలు బాగా చదువుతాను అందులో భగవద్గీత మళ్ళీ భాగవతాలు ఇంకా రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాను ఈ మతం గురించి మొత్తం నాలెడ్జ్ మొత్తం అక్కడే ఉంటుంది మతం అంటే ఇప్పుడు మన వే ఆఫ్ లైఫ్ అనేది ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలని చెప్పేది ఒక మనిషి ఎలా బతకాలో మతం చెప్పాలి ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా అలాంటి జ్ఞానాన్ని నాకు హిందూ మతంలోని భగవద్గీత భాగవతాలు ఇవన్నీ అందించాయి అలానే భగవద్గీత మన మనకై శాశ్వత సత్యాలు చెప్పాలంటే ధర్మం మరియు కర్మ గురించి ఉంటుంది ఇప్పుడు మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం భగవద్గీతలో మనకు దొరుకుతుంది మళ్ళీ ఇలా భగవద్గీత చదవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి మనక్కూడా ఏంటంటే మన లోపలున్న సెల్ఫ్ కాన్ఫిడెన్ట్స్ అనేది పెరుగుతుంది అంటే శ్రీకృష్ణుడి చెప్పినట్టు కర్మయోగాన్ని భక్తియోగాన్ని జ్ఞానయోగాన్ని ఇలా మనకి ఏ మార్గమయితే సరి అవుతుందో ఆ మార్గంలోకి మనం మనం వెళ్ళచ్చు ఈ భగవత్గీతలో చాలా ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు మీకు ఎన్ని మార్గాలంటే అన్ని మార్గాల లోపల మీకు దారి చూపిస్తాను మనం ఎన్ని మార్గాలు చూసుకున్నా లాస్టుకి వెళ్ళేది ఒకటే డెస్టినేేషన్ అలానే భగవత్గిత వల్ల మనకు మెంటల్ పీస్ అనేది ఉంటుంది భయం ఆందోళన ఇలా టెన్షన్ అవ్వడం ఇట్లాంటివి ఏం ఉండవు కర్మ చెయ్యి దాని పలితాన్ని ఆశించకనేది శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు మనం మన పని సక్రమంగా చేస్తే మనకు రావాల్సిన ఫలితం దానంతట అదే వస్తుంది మళ్ళీ ఇంకా ఈ ఈ మత గ్రంధాల వల్ల ధర హిందూ ధర్మంలోని మత గ్రంధాల వల్ల మనకు నైతిక విలువలనేవి పెరుగుతాయి అంటే ఎలా ఉండాలి మనం ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక ప పర్సన్ ఎలా ఉండాలి ఎవరి డ్యూటీ అంటే ఎవరి పని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అలాంటిది ఇంకా డెసిషన్ మేకింగ్లో కూడా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది చాలామందికి ఏంటంటే ఏమైనా పనులు చేయాలన్నా కూడా కొంచెం టెన్షన్ అవుతూ ఉంటుంది చేయగలనా లేనా అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకు డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళలను కూడా చాలా ధైర్యవంతులుగా చేసేటట్టు హందు గ్రంథాలన్నీ ఉన్నాయ్ అయితే నేను స్పెసిఫిక్గా హిందూ మతంలో శ్రీ మహావిష్ణువుని బాగా నమ్ముతాను ఆయన ధరించిన శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీళ్ళందరినీ నాయకులాగా ఉంటాను శ్రీరాముడు ఏంటంటే ఆయన కర్మల్లను చేస్తూ చూపించాడు ఒక మనిషి ఎలా బతికితే దేవుడు దేవుడంత స్థాయికి చేరుకుంటాడని ఆయన చూపించాడు శ్రీకృష్ణుడు ఆయన దేవుడై భూమి మీదకి వచ్చి అన్నీ చేశాడు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మన రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో జరిగే రామాయణాలు మహాభారతాలు మహాభారతం ఇంక మన ఇంట్లో జరిగే మన వాళ్ళతోటి మనమే ఫైట్ చేసి చేసి గెలిచేయడం అన్నది అది ఉంటుంది ఇంకా మళ్ళీ భగవద్గీత ఒక మతానికి సంబంధించినది కాదు ఎవ్వరైనా చదవచ్చు సో మొత్తం చెప్పాలంటే భగవద్గీత అనేది మనిషిని వ్యక్తిగతంగా మళ్ళీ సామాజికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది